అవును నాకొచ్చిన నృత్యశైలిలో నేను నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి మరియు ప్రదర్శించడానికి చాలా అవకాశాలు వచ్చాయి అవి ఎక్కడ అంటే వేరే దేశాల్లో నుంచి నాకు అవకాశాలు లభించాయి ఎలా అంటే నా నృత్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు నేను చాలా మంచిగా నేర్చుకున్నాను ఆ నృత్యం వల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆ నృత్యం నా జీవితాన్ని మార్చేసింది ఆ కళ వల్ల ఆ శైలి వల్ల నేను ఎక్కడెక్కడో తిరగాల్సి వచ్చింది నా నృత్యం వల్ల వల్ల నాకెన్నో అవకాశాలు దక్కడం వల్ల ఎంతో మంచిగా అనిపించింది నేను చేసే నృత్యంలో బ్ర భరతనాట్యం మరియు అన్నీ వంటి కూచిపూడి కథకళి అటువంటి నృత్యాలు నేర్చుకున్నాను అవి అ వేరే రాష్ట్రాలల్లో మరియు దేశాలల్లో అక్కడ నుంచి నాకు ఆహ్వానం కూడా వచ్చింది అక్కడ చెయ్యమని మరియు సుస్వాగతం చే పెద్ద పెద్ద అధ్యక్షుల్ని సుస్వాగతం చేయడానికి మరియు అన్నీ సుస్వాగత నృత్యాలకి కూడా నాకు చాలా అవకాశం వచ్చింది అక్కడ ఆ వేదికపై నేను నృత్యం చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు వారికి రెండ కాళ్ళు కళ్ళు సరిపోయేటివి కాదు ఆ అధ్యక్షులు కూడా నా నృత్యం చూసి లేచి నిలబడి చప్పట్లు కొట్టేవారు ఆ అవకాశం వల్ల నా జీవితం చాలా ఆనందం మరియు మొత్తం మారిపోయింది ఆ నృత్యం వల్ల నా జీవితానికి ఎంతో కలగా వచ్చింది ఆ అవకాశం నాకు ఏ నా జీవితం మార్పిడిని చేసేసింది ఆ అవకాశం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను మరియు నాకు మా హైదరాబాదులో రవీంద్రభారతి అకాడమీలో నాకు రవీంద్రభారతి పురస్కారం కూడా మిగిలి వచ్చింది ఆ పురస్కారం నాకు చాలా ఆనందదాయకంగా కూడా అనిపించింది నేను చేసే ప్రదర్శన వాళ్ళకి మరియు ఆ నృత్యం నేర్చుకోవడానికి నాకు చాలా కల ఉండే ఆ కల నాకు ఇప్పటితో నెరవేరింది ఆ ప్రదర్శించడం వల్ల అందరికీ నచ్చుతుందో నచ్చుతలేదో అని నేను భయపడేదాన్ని కానీ నా ప్రదర్శనని మాత్రం నిలిపివేయకపోయేదాన్ని నా ప్రదర్శన అందరి ముందు అదే నా కళని అందరి ముందు ప్రదర్శించడానికి నేను ఫిక్స్ అయిపోయాను అందుకే అలా ఫిక్స్ అయినందుకే నాకిన్ని అవకాశాలు తోడు ఉన్నాయని ఇన్ని అవకాశాలు వచ్చాయని నేను తెలుసుకున్నాను ఆ నృత్యం వల్ల ఆ నృత్యం వల్ల ఎక్కడో ఉన్న ఎక్కడో ఉన్న వారు కూడా నన్ నా నృత్యం చూసే వారు మరియు అన్నిటికీ లైక్స్ కొట్టే వారు మరియు నా నా నృత్యాన్ని లైవ్లో చూసిన వారికి ఆశ్చర్యం మరియు కండ్ రెండు కళ్ళు సరిపోయేవి కాదు మరియు నాకు అన్నీ రకాల పురస్కారాలు అందాయి ఆ అవకాశం నా జీవితాన్నే మార్చేసింది